తెలంగాణలో ప్రధాన కళా ప్రదర్శనలు మరియు మ్యూజియాలు హైదరాబాద్లో ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి మరియు వాటి సందర్శన సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి బిర్లా సైన్స్ మ్యూజియం సమయాలు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రవేశ రుసుము సైన్స్ మ్యూజియం కోసం ఎనభై ఎనభై రూపాయలు ప్లానటేరియం మరియు సైన్స్ మ్యూజియం కలిపి నూట యాభై రూపాయలు ప్లానటేరియం సైన్స్ మూ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీ కలిపి రెండు వందల రూపాయలు సాలార్జంగ్ మ్యూజియం సమయాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు ప్రవేశ రుసుము ఇరవై రూపాయలు పిల్లలకు ఐదు రూపాయలు కుతుబ్షాహీ సమాధులు సమయాలు ప్రతీరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు